నేను ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా ఒక జీన్ ప్యాంట్ కొనుక్కున్నాను ఆ ప్యాంట్ ఎంతో బాగుంది అది నాకు తక్కువ ధరలోనే ఎక్కువగా నాణ్యత ఉండే క వచ్చింది చాలా బాగుంది కలర్ అది నాణ్యత బాగుంది ఉతికిన కూడా దాని కలర్ అది దాని రంగు అది కోల్పోలేదు ప్యాంట్ చాలా నాణ్యతగా ఉంది ఇది వరకూ నేను ఎప్పుడు అలా ఆన్లైన్ లో కొనుక్కున్నా ప్యాంట్ లూసు అయిపోయేవి లేకపోతే టైట్ అయిపోయేవి ఈ సారి కరెక్ట్ గా సరిపోయింది